కొన్నేళ్ళ కిందట వచ్చిన మొబైల్ ఫోన్స్తో కేవలం కాల్స్ మాత్రమే మాట్లాడడం జరిగేది కానీ ఇటీవల వచ్చిన స్మార్ట్ ఫోన్స్తో అనేక రకమైన పనులను సులువుగా మొబైల్ ఫోన్ నుండి చేసుకునే సౌలభ్యం దొరికిందని దానితో పాటుగా చాలా రకాల డబ్బు లావాదేవీలు ఇటీవల వచ్చిన మొబైల్ ఫోన్స్ తో చాలా సునాశనయంగా అవుతున్నాయి